చెప్పండి బిర్యానీ ఒక ఫుల్ ప్యాక్ ఎంత ఉందండి మీ దగ్గర త్రీ హండ్రెడ్ ఫుల్ ప్యాక్ ఎంతమంది తినొచ్చండి ఫుల్ ప్యాక్ అయితే ఇంకా అంతా ఫుడ్ పాయిజన్ అలాంటివి ఏమీ ఉండవా

మీరు అన్నీ ఆర్గానిక్ ఫార్మ్స్ యూజ్ చేస్తారా లేకపోతే కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తారా క్వాంటిటీ న్యాచురల్గా వాడతారా ఇంకా మీ దగ్గర బిర్యానీ కాకుండా ఏ ఫుడ్ ఫేమస్ ఉంటుందండి ఎక్కువగా మీకు నూడుల్స్ మీరు ఎలా చేస్తారండి ఇండియా నూడిల్సా అండి అది మరి మీరు మనీ ఎంత ఖర్చు చేస్తున్నారండి నూడిల్స్కి డెలివరీ ఛార్జెస్ ఏమన్నా తీసుకుంటారా అండి మీకు ఆటోమేటిక్ డెలివరీస్ ఉన్నాయా మీ దగ్గర ఓకే ఇంక మీ దగ్గర ఏమన్నా డెజట్స్ ఉన్నాయా ప్యాన్ కేక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డెజట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు ఇస్తారా ఓకే అండి ఇంక కూల్ డ్రింక్స్ ఏమైనా మాకు ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా విత్ బిర్యానీ మీ రెస్టారెంట్ స్విగ్గీ అండ్ జొమాటోలో ఉందా అండి మేము మీరు దానికి కనెక్ట్ అయ్యి ఉంటే వావ్ ఇట్స్ గుడ్ అండ్ మీరు ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్లో డెలివరీ చేస్తారా ఎక్కడున్నా కూడా ఏ రూట్లో ఉన్నా మా రూట్లో మీ డెలివరీస్ ఉన్నాయా ఇప్పుడు ఓకే మేము ఎంత సేపట్లో మీ డెలివరీస్ అందుకోవచ్చండి ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలలో ఖచ్చితంగా అవుతుంది వర్షం పడుతున్నా హలో వినిపిస్తు ఓకే అండి